నమస్కారం మ్యాడమ్ రియల్ ఎస్టేట్ వాళ్ళా అండి మీరు అవునా అండి మాకు ఒకటి మంచి ప్లేస్ కావాలి అండి మాకా ఇక్కడ బిఎం రెడ్డి ఎల్వి నగర్ సైడ్ రావాలి అండి ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టడానికి

ఒక ఐదు వందల గజాలు ఏడు వందల గజాలు కావాలి అండి మెయిన్ రోడ్కి ఉండాలి అండి ఈస్ట్

థౌజండ్ అంటే వెయ్యి అయినా పర్లేదు అండి ఎంత పెద్దగా ఉన్నా ప్రాబ్లం లేదు వాస్తు ఉన్నా లేదా పర్లేదు అండి ప్లేస్ ఉంటే చాలు ఎంత అయినా పర్లేదు అండి డెబ్బై ఎనభై కోట్లా అండి ఒక్క ఇరవై కోట్లు అంటే సెకండా అంటే ఫస్ట్ ముందర కాకుండా నెక్స్ట్ రోడ్డా ఇంకా సరే నేను దీని గురించి తరువాత మాట్లాడతా ఇంకేమైనా మీ దగ్గర కట్టిన ఇళ్ళు ఉన్నాయా ఒక టూ త్రీ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ కావాలి అండి యాభై అరవై లక్షలా అండి మెయిన్ రోడ్కి అట్లా ఏం అవసరం లేదండి ఎన్నో ఒక దగ్గర ఊరు అంటే కాలనీ మిడిల్లో కానీ అలా ముప్పై ముప్పై ఐదు లక్షలా అండి ఇరవై లక్షలకి రాదా ఓకే అండి మీ లొకేషన్ పెట్టండి నేను డైరెక్ట్ వచ్చి రేపు మాట్లాడతాను అండి ఓకే అండి థ్యాంక్ యూ